సాప్రదాయం కొ కానీ మా చా మా చిన్నప్పుడు చాలా బాగా ఉండేది కోలాటం మేము నాలుగురు పిల్లలని కలుసుకొని కోలాటం వేసుకుంటూ ఆడుకుంటూ ఉండేవాళ్ళము బతుకమ్మలు అంటే పువ్వులు అవి తెచ్చీ బొమ్మలు చేసి బతుకమ్మ అని ఆడుకునేవాళ్ళము గొబ్బిళ్ళు పెట్టుకునేవాళ్ళము గొబ్బిళ్ళు ముగ్గులేసి పైనే గొబ్బిళ్ళు పెట్టుకునేవాళ్ళం కానీ ఆ ఆటలు ఏమి లేవు ఇప్పుడు పాటలు పాడుకుంటూ చల్లగా కో సినిమా పాటలని దేవుడు పాటలని నలుగురూ కూడా కలిసి చేసుకునేవాళ్ళు మా చిన్నతనాన్నే కానీ ఇప్పుడు మరీ ఏమి లేవు ఇలాంటివి ఉన్నాయి ఏంటి అనుకుంటాము చాలా బాగా ఉండేది దేవుడి గుళ్ళోకి వెళ్ళాము అంటే ఆయన దగ్గర అన్నీ కూడా సలివిడి వడ పప్పులు పానకాలు అన్నీ ఇచ్చేవారు మా గుళ్ళోని ఆ గుళ్ళోకి వెళ్ళి సరదాగా ఆడుకుంటూ పాడుకుంటూ ఉండేవాళ్ళు కానీ నృత్యాలు ఆటలు చాలా బాగా సౌందర్యంగా చేసుకునేవాళ్ళు అందంగా చేసుకునేవాళ్ళు కానీ కొంతమందీ ఇప్పుడు ఏం చేస్తున్నారు గొబ్బిళ్ళు లేవు పాటలు లేవు నృత్యాలు అన్నీ చూసుకోవాలి ఇప్పుడు గొబ్బిళ్ళు పెట్టమంటే ఏంటి గొబ్బిళ్ళు ఏంటి బొమ్మలు ఏంటి ఆటలు ఏంటి అని అంటారు అలాగా అనుకునే వాళ్ళము కాదు మా చిన్నతనంలో చాలా బాగా నలుగురు పిల్లలు పది మంది పిల్లలం కలిసి ఆటలు ఆడుకుంటూ తొక్కుడు బిళ్ళ ఆడుకుంటా ఆడుకుంటూ ఉండే గోవు పెద్ద గోవు దాంట్లో గోవు మంటలు వేసేవాళ్ళము కానీ అది గోవు మంటలు వేసి ఆ మళ్ళీ ఆ బూడిద తీసి తాము బొట్లు పెట్టుకునేవాళ్ళము నీళ్ళు కాచు స్నానాలు చేసేవాళ్ళు భోగీ మంటలు ఎంత బాగా బాగా పెద్ద పెద్దవి వేసుకునేవాళ్ళు చాలా బాగా చేసేవారు మా అమ్మావాళ్ళు అమ్మావాళ్ళు చెబుతుంటే మేము కూడా అలాగే చక్కగా చేసుకొని ఉండే వాళ్ళము సరదాగా చేసీ చదువుకునేవాళ్ళు బడికి వెళ్ళే వాళ్ళు ఆ డే టీచర్లు చెప్పే మా పాటలు మాటలు అన్ని ఆలకించేవాళ్ళు తెలుగులోనే బాగా అభ్యాసం అయ్యాము కానీ ఇంగ్లీష్ మాత్రం రాదు మాకు ఇంగ్లీష్ చదువుకుందాము అంటే మాకు ఇప్పుడూ కొంచెం కష్టంగా ఉంటుంది మా పిల్లలకి కూడా తెలుగులో చెప్పించాను మా పిల్లలకి కూడా తెలుగే చదువుకున్నారు గుడికి వెళ్ళాము అంటే గుడిలో దేవుళ్ళు అందరూ కూడా విష్ణు బ్రహ్మ ఈశ్వరుడు తిరుమూర్తులు తిరుమూర్తులు దణ్ణం పెట్టుకునేవాళ్ళము వెంకట్ బాబు దగ్గరికి వెళ్ళేవాళ్ళము వెంకట్ బాబు గుడికి వెళ్ళి తిరుపతి మా పిల్లలతో పాటి మేము అందరం చూసుకుంటూ బిడ్డల్ని అందరిని సరళిగా చూడమని దండం పెట్టుకొని వచ్చేవాళ్ళం గుడు కాళహస్తీశ్వరుడు దుర్గం తల్లి చల్లని తల్లిని కూడా అందరిని చూసి వచ్చేవాళ్ళము దుర్గం తల్లి చాలా మొక్కులు కూడా మొక్కుకొని మొక్కులు తీర్చేవాళ్ళము మొక్కులు తీర్చుకున్న తరువాత మా ప్రశాంతంగా ఉండేది ఇప్పట్లో ఏమిటో అటు వెళ్ళిపోతారు ఇటు వెళ్ళిపోతారు వస్తారు అంతే కానీ ఏమి ప్రసిద్ధే కాదు శ్రద్దగా చెప్పడంలేదు శ్రద్దగా చేసేవాళ్ళము మా టీచర్ పాటలు కూడా బాగా చెప్పేది పాఠాల్లో పాటలు పాడాము అంటే పాటలు పాడేవాళ్ళు చక్కగా చేసేవాళ్ళు ఇది మా సాంప్రదాయం కానీ మా పెద్దలు చెప్పినట్టుగా బాగా మాట్లాడుతూ వాళ్ళని గౌరవించుకుంటూ పెద్దలైన మా తాతయ్య వచ్చారు మా అమ్మమ్మ వచ్చింది మా తా నానమ్మ వచ్చిందని మేము కూడా వాళ్ళని ఎంతో బాగా గౌరవించుకుంటూ ఉండేవాళ్ళు గౌరవించుకుంటూ ఉండేవాళ్ళము తాత వాళ్ళని మాటకి ఇరికించుతూ సమాధానం చెప్పుకోగా వాళ్ళు చెప్పినట్టుగా ఆలకించేవాళ్ళము ఈ రోజుల్లో టార్చ్ లైటు మామ లైటు అసలు పలకరింపులు కూడా ఉండటంలేదు పలకరింతే ఎక్కడ బాధలు పడతారో అని పలకరింపులు కూడా లేవు తా కానీ కొన్ని తాటాకు బొమ్మలు అవి చేసుకొని పిల్లలకి ఇచ్చి బోడి పెళ్ళిళ్ళు బొమ్మల పెళ్ళిళ్ళు అని ఆడించేవాళ్ళు పిల్లలకి మామలు తాతలు ఉంటే ఇలా చేసి చే మాకు ఇస్తే మేము ఆడించేవాళ్ళు అలాగా లేదు ఇప్పుడు పరిస్థితి అన్నీ మారిపోయినవి